చెప్పండి అవును చెప్పండి ఉన్నాయి మేడం అది కాస్ట్ త్రీ ఎయిటీ పడ్తుంది మేడం వన్ కేజీ అదే ఒక దానికి వెళ్లి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతుంది మేడం నైన్ డేస్ మేడం మా షాప్ దగ్గర నుంచి అబొవ్ టెన్ కిలోమీటర్స్ వరకు మేము డెలివరీ చేయగలుగుతాం మేడం అబొవ్ టెన్ కిలోమీటర్స్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు మేడం అది మీరు పెట్టె ఐటంను బట్టి కేజీ వెయిట్ బట్టి పడుతుంది మేడం అది గులాబ్ జామూన్ ఉంది ఆ జిలేబి ఉంది జాంగ్రీ ఉంది పాలకోవా ఉంది మైసూర్ క్ ఉంది అవన్నీ కేజీ త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతాయి మేడం మీకు ఐటం బట్టి రేట్ ఉంటుంది అది అయితే టూ నైంటీ పడుతుంది మేడం కేజీ అట్లా తీసిన మీకు డిస్కౌంట్ ఏమి ఉండదు మేడం అన్నీ కలిపి ఒక అబూవ్ టెన్ కేజీస్ ఏమైనా ఉంటె మీకు డిస్కౌంట్ వస్తుంది

చూడండి చెప్పండి చూడండి ఇంకా మేము ఇంకా పర్టిక్యులర్గా అయితే మార్నింగ్ చేసాము పాలకోవా ఉంది ఫ్రెష్గా అంటే మన ఏ రోజుది ఆరోజు రెడీ అవుతుంది మన దగ్గర మీకు దాంట్లో డౌట్ ఏమైనా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి చేసుకోవచ్చు మేడం దానికి ఎక్స్ట్రా అమౌంట్ లేదు మేడం మీరు ఎంత వైట్ చేస్తే అంత బట్టే ఉంటుంది ట్రయల్కు ఏమి ఉండదు ఇక్కడ తిరుపతిలో మేడం బాలాజీ కాలనీ దగ్గర వేరే బ్రాంచెస్ సిటీలో ఉన్నాయి మేడం మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే దాన్ని బట్టి మేము కాంటాక్ట్ అయ్యి మేము పంపిస్తాం మేడం అవును మేడం రసగుల్లా ఐతే ప్రెసెంట్ ఈరోజు అయిపోయింది టుమారో మీకు కావాలంటే దాన్నిబట్టి ఆర్డర్ చేసి పంపిస్తాం మేడం అప్పటికప్పుడు చేస్తాం మేడం ఇన్ ది సెన్స్ త్రీ అవర్స్ ముందు చెప్తే మేము చేయిస్తాం అంత ఏమి ఉండదు మేడం మేము మాములుగా మేము చేసేది చేస్తాము అది ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే మేడం